హలో పంపిస్తామండి కొద్దిగా పరిస్థితి బాగాలేదు పిల్లలకి మళ్ళీ జాయినింగ్ అవి ఇవి ఉంటాయి కదా మళ్ళీ అందుకని కొద్దిగా ఇబ్బందిగా ఉంది పంపిస్తామండి పంపించేసి ఈ ఇంకా ఇప్పుడు సరే పంపిస్తామండి కొద్దిగా చూడండి కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా పిల్లవాడిని లేదు కొద్దిగా ప్రాబ్లమ్ ఉండి పంపియలేక పోయాము ఇక్కడి నుంచి పంపిస్తాము లేండి ఏమిటి అండి సరే పంపిస్తామమ్మ సరే సరే సరేనమ్మా సరే సరే కొద్దిగా చేంజ్ ఏమిటి అంటే అమ్మా పెద్దగా లేదు చదువుకోలేదు మీరు తప్పదు ఇంక మీరే చూడాలి కొద్దిగా సరే పంపిస్తామమ్మ పంపిస్తామమ్మ ఓకేనా సరేనమ్మా సరే పంపిస్తాను అమ్మ ఓకే ఏ టైమ్లో కలవమంటారు

సరే అలాగ అయితే సరే సరేలే